హలో రమ రెస్టారెంటాండి టేబుల్ నెంబర్ ట్వెల్వ్ ఒక ఆర్డర్ పెట్టాం మీరే తీసుకున్నారు కదండీ ఏమైంది ఇంకా అప్పుడు పెట్టాను ఇంకా ఫుడ్ డెలివరీకి తీసుకురాలేదు ఎంతసేపు అవుతుందండి ఫైవ మినిట్స్ ఫైవ్ మినిట్స్ అంటే చెప్పు ఎప్పుడో చేశారు కదా మీరు ఇంకా ఇంతసేపు లేట్ చేసారు చల్లారదా మళ్ళీ ఎంత సేపు వెయిట్ చెయ్యాలి ఇక్కడ టేబుల్ ఇక్కడ కూర్చుని మేము మాకు పనులుండవా మేము బయటకి వెళ్ళాలి ఎంతసేపు ఆ కస్టమర్ ఎంతసేపు అని వెయిటింగ్ చేస్తారు ఇది ఇంకో ఇంతలో నిద్దర వస్తోంది బయట కెళ్ళి రా మాది గాంధీ నగరు మాదిటు గాంధీ నగర్ చింతకుండా చింతకుండా గాంధీనగర్ మీరే మీరు మీ అందరు లేరా మీరెక్కడున్నారండి అక్కడ అక్కడ రాాక వ్యవస్థ ఇలా మేము ఇక్కడే ఉన్నాం రోడ్ మీద మీరక్కడ లేరు అడ్రస్ కరెక్ట్గా పెట్టాను కదా ఇలా ఇలా లేట్ చేస్తే ఇలా మీతోని కాదు మాట్లాడడం డైరెక్ట్ మీ మీ సార్కె మేము కాల్ చేసి చెప్తాము మీరు ఇలా చేస్తే ఎలానండి ఇ ఇంకోసారి ఇలా కాకుండా చూసుకోవాలండి ఇలా ఎలా అలాఅయితే కొంచెంమన్న బాధ్యత ఉండాలి కదండీ మీకు ఏమైనా మరి ఇంత లేట్ అయినందుకు మాకు ఏమైనా తగ్గిస్తారా లేకపోతే దాని ఎందుకు ఏమైనా ఎక్కువ ప్రైస్ తీసుకొస్తారా ఎలా చెప్పగలరా అది మీ ఇష్యూ కాబట్టి మీరు లేట్ అయింది కాబట్టి మీరు మాట్లాడగలగాలి నాదేం తప్పు కాదు కదండీ అది ఓ

వస్తుంది రావాలి చూద్దాం ఇ సరే మరి